నమస్తే మేడం మీకు కావాల్సిన అన్ని రకాల దుస్తులు మా దుకాణంలో ఉన్నాయి లోపలికి రండి మేడం మీకు కావాల్సినవి మేము చూపిస్తాం అన్ని చాలా మంచి నాణ్యన నాణ్యతతో కూడిన దుస్తులు మాత్రమే మేము ఇక్కడ విక్రయం చేస్తామండి మీ యొక్క సైజులు చెప్తే దాని ప్రకారం నేను మీకు చూపించగలను అదే మేడం ఆ ఓకే మేడం అన్ని అన్ని చూపిస్తాం మేడం ఓకే మేడం సార్ సైజ్ చెప్పగలరా మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఇది చూడండి ఇది ఫార్మల్ షర్ట్ మేడం చూడండి కలర్ అది మీకు చెక్స్ చెక్స్ కావాలా నా సాదావి కావాలా చూడండి మేడం ఓకే మేడం ఇది చూడండి మేడం కలరిది ఈ రంగు మీకు చూడండి సరే మేడం ఇది చూడండి మేడం ఓ సరే మేడం ఇది చూడండి మేడం మేము మీరు అడిగిన రంగులు కలర్ దుస్తులు లార్జే కదా మేడం మీ యొక్క సైజు ఓకే మేడం ఇది చూడండి మేడం ఈ రంగులు మీరు అడిగిన రంగులు తప్పకుండా మేడం ఇవి ఫోర్మల్ దుస్తులకి అయితే మేడం ఒక అక్కడ సి ఒక్కొక్క షర్ట్ వచ్చి ఒక్కొక్కటి వెయ్యి రూపాయిలు పడుతుంది మేడం మీవి వచ్చి ఇది ఒక్కొక్కటి టీషీర్ట్ వచ్చి ఐదు వందలు పడుతుంది మేడం అలానే పిల్లల యూనిఫార్మ్ ధరలు వచ్చి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు పడుతుంది మేడం ఎక్కువేం కాదు మేడం ఇది నాణ్యతతో కూడిన దుస్తులు కాబ్బటి ఆ నాణ్యత తగ్గట్టుగానే దీని ధర ఉంటుంది మేడం బయట దొరికేవి ఇవి ఒకటి కాదు మేడం వ ఆ నాణ్యత వేరు ఈ నాణ్యత వేరు మేడం నాణ్యత ఆ అలాగే మేడం మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోండి న మాకు ఏ ఇబ్బంది లేదు మేడం అదే ఆ అవును మేడం అవును నేను చేప్పాను మేడం మీరు అన్ని తీసుకుంటే దానిమీద ఎంతోకొంత కొంత పర్సంటేజ్ చేసి మీకు తగ్గించగలము మేడం ఇప్పుడు వెయ్యి రూపాయిలంటే మీకు వెయ్యి రూపాయిలు మీరు ఇన్ని తీసుకుంటానంటే నేను స నా యజమానితో మాట్లాడి నేను మీకు తగ్గించగలను మేడం అలాగే మేడం ధన్యవాదములు మేడం